ఎంఎస్ కంప్యూటర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం చెప్పండి ఓకే చేస్తాము ఏ ఏ కంపెనీ ఓకే ఎప్పడు కొన్నారు అసలు ఏమైంది ఓకే స్క్రీన్ ఓన్లీ స్క్రీన్ పని చెయ్యలేదా మొత్తానికే ఆన్ అవ్వట్లేదా ఓకే

ఆఫర్స్ అనేవి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు ఒక టూ మంత్స్లో అయితే వస్తాయి అప్పటికల్లా ఆగుతారా ఓకే అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఆఫర్స్ అయితే రావు ఆ ఉన్న అమౌంటే పడుతూ ఉంటుంది ఓకే అయితే మీరు తొందరగా తెచ్చి ఇస్తే మేము తొందరగా తెచ్చిస్తాము మీరు మాకు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చెయ్యండి మేము లొకేషన్ పంపిస్తాము అక్కడకి వచ్చెయ్యండి అక్కడకి వచ్చి ఇచ్చేయండి ఇంకేమైనా ప్రాబ్లమా మ్యామ్ ఓకే

ఓకే వారంటీ అనేది మీ అంటే అది చేసి మేము ఒకసారి మీ క ల్యాప్టాప్ని చూడాలండి ల్యాప్టాప్ని చూసాక మేము వారంటీ ఎంత వరకు ఇస్తామో మేము చెప్పగలుగుతాము అండ్ ఏం ప్రాబ్లం ఉందో మాకు తెలీదు కాబట్టి మీరు స్క్రీన్ స్క్రీన్ కరాబ్ అయింది అంటున్నారు అండ్ కీబోర్డ్ కూడా పనిచెయ్యట్లేదు అంటున్నారు కాబట్టి మేము ల్యాప్టాప్ని చూసి వారంటీ అనేది ఇస్తాము ఓకే థ్యాంక్ యూ మ్యామ్